చెప్పండి సార్ ఓకే ఉంది అవైలబుల్ ఉంది తీసుకుంటారా మీరు అది నార్మల్గా అయితే ఫిఫ్టీన్ పడుతుంది ప్రజెంట్ ఇక్కడ

ఫైవ్ జి మొబైలే అవునా ప్రజెంట్ అవైలబుల్ ఉంది అంటే ఇప్పుడు మీకు నార్మల్గా ఆఫర్ బట్టి దానికి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇగ ఆ డిస్కౌంట్ బట్టి మేము డిస్కౌంట్ తీసివేసి మీకు చెప్తాం ఎంత ఉంటుంది అని ప్రజెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ నడుస్తాంది సో అట్లా ఇప్పుడు ఎస్బీఐ కార్డ్ ఉన్న వాళ్ళకు మాత్రం నార్మల్గా తీసుకోవచ్చు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈజీగా అవుతుంది ఉంది ఇప్పుడు ర్యామ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది ఇంటర్నల్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ అయితే మీకు ఫిఫ్టీన్లో వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ అయితే ఇది ట్వంటీ టూ అట్లా పడుతుంది రేటు

ప్రాసెసర్ వచ్చేసి వన్ పాయింట్ వన్ క్రో

కెమెరా ఇప్పుడు అంటే వనా ఫిఫ్టీ ఎంపీ పడుతుంది కెమెరా బ్యాక్ కెమెరా ఫ్రంట్ వచ్చేసి సిక్స్టీన్ పడుతుంది

యా ఓకే ఓకే